నాకు మా ఇంటిని అలంకరించడం అంటే చాలా ఇష్టం అందులో నా చేతులతో నేను తయారు చేసిన వస్తువులతో అలంకరించడం అంటే ఇంకా ఇష్టం అందుకు నేను మా ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో చాలా సార్లు చాలా రకాలుగా ప్రయత్నించాను అందులో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సహాయంతో చాలానే చేశాను అందులో కొన్ని చెప్తాను పేపర్ క్రాఫ్ట్స్ కార్డ్బోర్డ్ రంగుల పేపర్లు మరియు గ్లాస్ ఉపయోగించి వాల్ హ్యాంగింగ్స్ పేపర్ ఫూల్స్ లేదా డెకరేటివ్ వస్తువులను తయారు చేశాను ఫ్యాబ్రిక్ క్రాఫ్ట్స్ ఎత్తు ఫ్యాబ్రిక్స్ లేదా పాతచొక్కాలు ఉపయోగించి కుషన్స్ ఎంబ్రాయిడరీ చిత్రాలు లేదా వాల్ డెకరేట్ చేశాను రిసైకిల్ ఆర్ట్స్ పాత బాటిళ్ళు టిన్ లేదా ప్లాస్టిక్ కంటైనర్లను పెయింటింగ్ చేసి వాసెస్ ప్లాంట్స్ లేదా స్టోరేజ్ వస్తువులుగా డెకరేట్ చేశాను క్లే మోడలింగ్ మీరు ఎయిర్ డ్రై క్లే అంటే చిన్న శిల్పాలు పట్ల లేదా డెకరేటివ్ వస్తువులు తయారు చేశాను ఇలాగే ఇంకా చాలా చేయాలి అని నాకు చాలా ఆసక్తి ఉన్నది